హలో హలో హలో రండి మా హోటల్కి వచ్చినందుకు ధన్యవాదాలండి ఓకే చెప్పండి మీకు ఏ ఐటమ్స్ కావాలి మీకు మాది ఫేమస్ అండి ఓకే అండి ఇది ఫేమస్ అండి సీ ఫుడ్కి ఓకే చెప్పండి మ్యాడమ్ మీకు ఎలాంటి టైప్ కావాలి ఓకే అండి అంటే ఇక్కడ మా హోటల్లో అన్నీ చాలా ఏ ఏ ఒకటి చాలా ఫేమసు అంటే రెండు మూడు రకాలు ఉ న్నాయి అందులో బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళది ఒక డిష్ అనేది మీకు చెప్తాను అది ఏంటి అనేది బర్గర్ ఉంటుంది కదా మ్యాడమ్ బర్గర్లో ఒక టూ త్రీ పీసెసు ఫ్రై చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసి మసాలా అవన్నీ పెట్టి అన్నీ చేసి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఈ హోటల్లో ఫేమస్ అదే ఫస్ట్ ఐటమ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇవి తింటు ఉంటారు నెక్స్ట్ పార్సల్ కూడా తీసు చేసుకో పట్టుకొని వెళ్తారు అది జస్టు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి అది ఒక త్రీ పీసెస్ వస్తుంది ఒక బర్గర్లో త్రీ పీసెస్ అనేది వస్తుంది అన్నమాట అది ఒక మీరు అంటే చిన్న చిన్నవి కాదు మీరు ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు కంప్లీట్గా తినవచ్చు ఒకరు అంటే ఎక్కువ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఓకే అంటే ఒకటి టేస్ట్ చూడండి మీరు నెక్స్ట్ టైం కూడా తీసుకుంటారు అదే ఓ ఓకే అండి ఇంకా ఏమైన కావాలా మ్యాడమ్ ఫ్రాన్స్ది ఒకటి ఉంటుంది ఫ్రాన్స్ ఫ్రాన్సు పీతలు కలిపి ఒక డిష్ అనేది ఒకటి ఉంటుంది అండి అది కూడా చాలా బాగుంటుంది మీకు ఫస్ట్ చెప్పింది అయితే కన్ఫమ్ అది అది ఎక్కువ ఫేమసు దీంతో కలిపి ఇంకా అదే ఎక్కువ మంది అడుగుతారు ఇది కూడా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేస్తాను అంటే నేను మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు తయారు చేసి అండి ఇస్తాం మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీకు నెక్స్ట్ పిల్లలు కూడా తినవచ్చు ఏంటి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీకు తయారు చేస్తాం మేము కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది వెయిట్ చేయండి మ్యాడమ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్డు ఈ లోపు ఏదన్న డ్రింక్ ఏదన్న తాగుతు ఉంటా తాగుతారా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను డ్రింక్ పంపిస్తాను ఈ లోపు ఫుడ్ అనేది తయారు చేస్తు ఉంటారు మ్యాడమ్ పంపిస్తాం మ్యాడమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాడమ్ ఓకే